సంభవి సమాధనం పథకంగా బడ్జెట్ సిద్ధం చెయ్యడం ఖర్చును అంచనా వెయ్యడం అవసరమైన ఖర్చులకు ప్రధాన్యత ఇవ్వడం ఆదాయ వ్యయాలను సరైన విధంగా ట్రాక్ చెయ్యడం డైలీ వీక్లీ మంత్లీ లెక్కలు చూసుకోవడం కస్టమర్ల నుండి త్వరగా చెల్లింపులు పొందే విధానం పాటించడం బాకీలు తగ్గించుకోవడం ముందస్తు చెల్లింపులు కోరడం వినియోగదారులకు డిస్కౌంట్లు ఇన్సెంటివ్స్ ఇవ్వడం త్వరగా పేమెంట్ చేసే కస్టమర్లకు అవసరమైనచో బ్యాంక్ లేదా ఫైనాన్స్ ఆప్షన్స్ వినియోగించుకోవడం తక్కువ వడ్డీ రేటుతో లోన్లు తీసుకోవడం అనవసర ఖర్చులను తగ్గించడం లాభాలను పెంచేందుకు వ్యయాలను తగ్గించడం